హాయ్ సార్ మీరు స్టేషనరీ షాపా మీ దగ్గర మీ దగ్గర స్టేషనరీ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఓకే నోట్బుక్స్ ఒక్కొక్కటి సింగల్ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే సింగల్ సింగల్ అయితే బల్క్లో అయితే ఎంత అవుతుంది బల్క్ బల్క్లో ఒకటే అమౌంట్లో ఒక ఒక ప్యాకెట్ అట్లా తీసుకుంటే ఎన్ని వస్తాయి ఒక బాక్స్లో మూడింటికి వన్ ట్వంటీయా సింగల్ సింగల్ అయితే ఒకటి ఫిఫ్టీ ఓకే ఇంకా ఇంకా ఏమి ఉంటాయి మీ దగ్గర స్టేషనరీ పది ఇస్తే ఎంత కాస్ట్ సిక్స్ ఫిఫ్టీయా సరే స సరి చేసి ఇవ్వండి

హోల్సేల్ షాపా అండి మీది రిటైలా రిటైల్ ఇస్తారా సార్ మీరు సరే సార్ బుక్స్ ఇవ్వండి స్టడీ చైర్స్ ఇవ్వండి ఇంకా పెన్స్ పెన్సిల్స్ అవి కాస్ట్ ఎంత ఉంటుంది సరే సార్ అవి కూడా అవి కూడా ఒక టూ టూ ప్యాకెట్స్ ఇవ్వండి యూజ్ చేసినాక మంచిగా అనిపిస్తే తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ సార్